పాఠశాల విద్య ముగించుకున్న తరువాత విద్యార్థులు తమ తమ అభిరుచులను బట్టి వారు పై తరగతులు విద్యను అభ్యసించాలా లేదా వారి యొక్క కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించాలా అనేది వారి యొక్క అభిరుచుల మీద ఆధారపడి ఉంది అలాగా అన్ని ప్రాంతాల్లోనూ ఇది జరుగుతూ ఉంది